రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల నలభై ఐదు